డ్రైవర్కు కాల్ చేసి హలో నేను నా పేరు చెప్పి కొన్ని గంటలు నిమిషాల నుంచి వెయిట్ చేస్తున్నాను అని చెప్పి డ్రైవర్గా ముందుగా ఎక్కడ ఉన్నావని డ్రైవర్ని అడిగి దాన్ని బట్టి మీరు డ్రైవర్ వస్తున్నాడా లేదా అని అర్థం అడిగి దాన్ని బట్టి రాకపోతే కాన్సెల్ చేసుకుందామని ఒకవేళ వస్తే ఎక్కడ ఉన్నావు ఎంత టైం పడుతుందని చెప్పి చూసి ఇ మరీ రాకపోతే కాన్సెల్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి సో ఎందుకని డ్రైవర్కి కాల్ చేసి స్పష్టంగా ఎక్కడ ఉన్నావు ఏం ఎంత టైం పడుతుంది ఏమి చేస్తున్నారు ఇంకా రాకపోవడానికి కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాను లేదంటే బాగా టైం ఇం తగినట్టుగా రెస్పాండ్ అవ్వకపోతే వ కాన్సెల్ చేసి వేరే వాళ్ళని బుక్ చేసుకుంటాను